హలో మేడం మేము ఫార్మ్ ఫ్రెష్ వెజిటేబుల్ మార్కెట్ నుంచి కాల్ చేస్తున్నాము మేడం మీకు ఏమన్న వెజిటేబుల్స్ కావాలా మేడం ఓకే మేడం అన్నీ అన్నీ రకాల వెజిటేబుల్స్ మేము ఎర్లీ మార్నింగ్ మా ఫార్మ్ నుండి పిక్ చేసుకుని వచ్చి ఆ వెజిటేబుల్ మార్కెట్లో ప్రొవైడ్ చేస్తాము మేడం అన్నీ రకాల వెజిటేబుల్స్ ఏంటంటే ఫ్రెష్గా ఉంటాయి

మేడం ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి మేడం ఫార్మ్ అది మార్కెట్ మేడం సెవెన్ టు సెవెన్ మేడం మార్నింగ్ సెవెన్ ఏఎం నుంచి ఈవెనింగ్ సెవెన్ పీఎం వరకు ఉంచుతాము దాదాపు ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉండటానికి మేము ప్రయత్నిస్తాము మేడం మావి అయితే మార్కెట్ ప్రైస్ కన్నా ఫైవ్ పెర్సెంట్ తక్కువ ఉంటుంది మేడం ఎందుకంటే ఫ్రెష్ వెజిటేబుల్స్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలాగా ఎక్కువ ప్రైసెస్ వేయకుండా హెల్త్దీ వెజిటేబుల్స్ అందించడానికి ప్రయత్నిస్తున్నాం మేడం

ఏంటి అంటే హెల్పింగ్ నేచర్ ఉంటుంది మేడం ఉంటాను మేడం మేడం ఓకే మేడం ఎనీ టైం అవైలబుల్ ఉంటుంది మీరు వచ్చే ముందు ఒక కాల్ చేయండి మేడం కాల్ చేస్తే ఏంటి అంటే మీ మీకు కోసం మేము స్పెషల్గా కొన్ని

ఓకే మేడం క్వాలిటీ మీరు చెక్ చేసుకోవచ్చు మేడం వచ్చాక వెజిటేబుల్స్ క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు మేము అందులో మేము అబ్జెక్షన్ ఏమి ఇవ్వము అన్నీ చూసుకుని చెక్ చేసుకున్న తరవాత మేము ప్యాకింగ్ చేసి ఇస్తాము మీరు కూడా అన్నీ ఏంటంటే అన్నీ మార్కెట్ ప్రైస్ కంటే కొంచెం తక్కువ ప్రైస్కి ఫైవ్ పెర్సెంట్ తక్కువలో ఇవ్వాలని మేము ఆ ఆలో మేము అనుకుంటున్నాము కంపల్సరీ ఫైవ్ పెర్సెంట్ డిస్కౌంట్తో ఇస్తాము మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం వెల్కమ్ మేడం